అవును నేను మిడిల్ జనరేషన్లో భాగం దీనిని జనరేషన్ పాతకాలపు అని కూడా పిలుస్తారు నేను పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభంలో జన్మించాను కాబట్టి నేను బేబీ బూమర్లు మరియు మిలీనియన్స్ రెండింటి విలువలతో పెరిగాను ఇది నాకు వర్క్ప్లేస్పై ప్రత్యేకమైన దృక్పథాన్ని అందించింది మరియు రెండు తరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది నాకు సహాయపడుతుందని నేను కనుగొన్నాను రెండు తరాలను నిర్వహించడంలో అతిపెద్ద సవాళ్ళలో ఒకటి వారి విభిన్న అవసరాలు మరియు సంచలనాల మధ్య సమతుల్యతను కనుగొనడం బేబీ బూమర్లు సాధారణంగా ఎక్కువ అనుభవజ్ఞులు మరియు పని పట్ల సంప్రదాయ దృక్పథాన్ని కలిగి ఉంటారు అయితే మిలీనియల్స్ మరింత సాంకేతిక పరిజ్ఞానం మరియు మరింత సహకార విధానాన్ని కలిగి ఉంటాయి ఒక సమూహం లేదా మరొకరిని దూరం చేయకుండా వారి అవసరాలను తీర్చడానికి ఒక మార్గాన్ని కనుగొనడం కష్టం విభిన్నమైన కమ్యూనికేషన్ శైలుల శైలులను కలిగివున్న రెండు తరాల వారితో కమ్యూనికేట్ చేయడం మరొక సవాలు బేబీ బూమర్లు ముఖాముఖి కమ్యూనికేషన్ను ఇష్టపడతారు అయితే మిలీనియల్స్ మిలీనియల్స్ ఈమెయిల్ ద్వారా ఇమెయిల్ లేదా టెక్స్ట్ మె మెసేజింగ్ని ఎక్కువగా ఇష్టపడతారు వ్యక్తి యొక్క అవసరాలకు అనుగుణంగా మీ కమ్యూనికేషన్ శైలిని అనువైనదిగా మార్చడం చాలా ముఖ్యం సవాళ్ళు ఉన్నప్పటికీ రెండు తరాలను నిర్వహించడం చాలా లాభదాయకంగా ఉంటుందని నేను కనుగొన్నాను రెండు తరాల నుండి నేర్చుకోవడం మరియు ఒకరి దృక్కోణాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయ పడటం ఆనందించాను ఉమ్మడి స్థలాన్ని కనుగొనడం మరియు కలిసి పనిచేయడం ద్వారా మేము మరింత ఉత్పాదక మరియు సామరస్య పూర్వకమైన కార్యాలయాన్ని సృష్టించగలమని నేను నమ్ముతున్నాను బేబీ బూమర్ జనరేషన్ పాతకాలపు మరియు మినీలియల్ తరాల మధ్య కొన్ని సారూప్యతలు మరియు తేడాలు ఇక్కడ ఉన్నాయి సారూప్యతలు మూడు తరాలు కృషికి అంకిత భావానికి విలువని ఇస్తాయి వీరంతా తమ కెరీర్లో విజయం సాధించాలని కోరుకుంటారు వారంతా ప్రపంచంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటారు తేడాలు బేబీ బేబీ బూమర్లు సాధారణంగా వారి ఆలోచనలో మరింత సంప్రదాయంగా మరియు క్రమానుగా క్రమానుగతంగా ఉంటారు జనరేషన్ పాతకాలపు మరింత స్వతంత్రమైనది మరియు వ్యవస్థాపకమైనది మిలీనియల్స్ మరింత సహకార మరియు సాంకేతిక అవగాహన కలిగి ఉంటాయి రెండు తరాలను నిర్వహించడంలో కీలకం వారి తేడాలను గౌరవించడం మరియు వారి బలాన్ని ప్రభావితం చేసే మార్గాలను కనుగొనడం అని నేను నమ్ముతున్నాను అలా చేయడం ద్వారా మేము ప్రతీ ఒక్కరికి ఉత్పాదకమైన సామరస్య పూర్వకమైన మరియు సంతృప్తికరమైన కార్యాలయాన్ని సృష్టించగలము